మేము చాలాసార్లు ఆటలు ఆడినాం రన్నింగ్ ఖోఖో కబడ్డీ టీమ్వైస్గా ఆడినాం మేము ఆడినందుకు మాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఒకరికంటే ఒకరు అంటే నీకంటే నేను తొందర వెళ్ళాలి నీకంటే నేను తొందర వెళ్ళాలి అని తొందర తొందర పడుతు ఒక్కరి కంటే ఒకరు చాలా దూరం ఉరకడం ఖోఖో కబడ్డీ ఇలా వేరే టీమ్ వాళ్ళని అవుట్ చేసి మనం గెలవాలి అని అనుకోవడం అట్లా చాలా సార్లు చాలా గేమ్స్ ఆడినాం ఇంకా స్కూల్లలో రన్నింగ్ ఖోఖో కబడ్డీ టీమ్వైజ్గా టూ త్రీ టైమ్స్ ఆడడం జరిగింది అట్లా మనం ఎన్నిసార్లు ఆడితే అన్ని గిఫ్టులు అంటే నువ్వు రన్నింగ్ ఆడితే రన్నింగ్లో గెలుస్తే కోకోలో కబడ్డీలో ఏమేమి ఆటలాడుతామో అందులో గెలిచిన ప్రతి దాంట్లో గిఫ్ట్ అని ఇచ్చేవాళ్ళు అట్లా ఇస్తు ఉంటే ఆ స్కూల్లో అందరి ముందు తీసుకోవడం వల్ల చాలా సంతోషంగా అనిపించింది ఖోఖో అంటే మన అపోజిట్ టీమ్ వాళ్ళని ఓడించి మనం గెలిచి మన టీమ్లో ఉన్న వాళ్ళు అందరం కలిసి అందరు కలిసి గిఫ్ట్ తీసుకోవడం అట్లా అందరు కల్సి గిఫ్ట్ తీసుకొని ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటు అందరు అట్లా చాలా సంతోషంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇంకా ముందు కూడా ఏమైనా ఆటలు పెడితే అందులో అందరం కలిసి మళ్ళీ ఆడాలని చూస్తూ ఉన్నాము